పండగల్లో ఇష్టంగా ఒక్కొక్క పండక్కి ఒక్కోకటి వండుకుంటాము సంక్రాంతికి అయితే వడలు పాయసాలు ప్రసాదములు సాంబారన్నము అరటికాయ తాలింపులు ఇలాంటివి చేసుకోవడము ఇంకొక పండక్కి ఉగాది ఉగాదికి ఆరు రుచుల పచ్చడి చేయడము ఉగాది పచ్చడి చేయడము తాగడము అందరికి పెట్టడము ఆరోజు గుళ్ళకి వెళ్ళడము ఇంకా మధ్యలో శివరాత్రి ఒకటి వస్తుంది శివరాత్రికి శివుడికి ఇష్టమైన గుగ్గిళ్ళు తెల్ల గుగ్గిళ్ళు కానీ నల్ల గుగ్గిళ్ళు కానీ పచ్చ బఠానీ కానీ ఇలాంటివి చేయడము ఇంకా అలసందలు మూడు రకాలు పెట్టాలనుకుంటే శనగపప్పు శనగ కాయ పప్పులు అవన్నీ వేసి చేసేయడం ఆ రోజు పులిహోర చేసి దేవుడికి నైవేద్యం పెట్టడము గెనసు గడ్డలు ఉడకబెట్టి పెట్టడము ఇంకా అదేవిధంగా ఉగాది తరవాత ఇంకా ఊరు జాతర్లు ఊరు జాతర్లకి అప్పుడు ఇంకొక రకాల వంటలు అప్పుడు మునగాకు తాలింపు చేయడము కరువాడు ఎండు చేపల పులుసు చేయడము ఎక్కువ పండగలకి పండగలు అంటే వడలు పాయసము బెల్లం ప్రసాదం చేయడము ఈ పిల్లలు ఎక్కువుగా ఇష్టంగా అదే తింటారు సంప్రదాయబద్ధంగా అదే పెడతాము ప్రతి పండక్కి కామన్ అది ఎక్కు ఇంకా మనకి అంతకుమించి ఎక్కువ కావాలనుకుంటే రవ కేసరి చేయడము సేమ్యా కేసరి చేయడము బెల్లం పాయసము అది లేదంటే చక్కర పాయసము చక్కర పాల పాయసము పాల సేమ్యాలతో పాయసము అటుకులు అటుకులతో పాయసము చేయడము ఇలాంటివి పండక్కి పెద్ద పండక్కి నోము అదే గౌరి వ్రతము అలాంటివి వస్తాయి అప్పుడు అరిసెలు చేయడము అరిసెలు అంటే నిప్పట్లు అంటారు మా సైడు నిప్పట్లు కుడుములు అవి చేయడము ఒక్కొక్క సీజన్కి ఓ సీజను బట్టి వాతావరణం బట్టి పండగలకి ఏఏ పండగలకి ఏవేవి ఇష్టమో ఇలాగా ఎక్కువ ఏ పండుగ వచ్చినా వడలు పాయసము ప్రసాదము బెల్లం ప్రసాదము కే రవ కేసరి పాల పాయసము ఇలాంటివి ఎక్కువ చేసుకుంటు ఉంటాం